అవునండి చెప్పండి ఇంకా

ఓకే మ్యాడమ్ చెప్తానండి ఇవాళ ఇవాళ రేటు ఇవాళ రేట్ ఎలా ఉందంటే మ్యాంగోలు కేజీ వంద రూపాయలు గ్రేప్స్ వన్ ట్వంటీ ఇంకేం అన్నారు మీకు దానిమ్మ అన్నారా దానిమ్మ సపోటా వన్ టెన్ రూపీస్ నడుస్తుంది దానిమ్మ టూ హండ్రెడ్ నడుస్తుంది మ్యాడమ్ కేజీ ఈచ్ వన్ కేజీ టూ హండ్రెడ్ నడుస్తుంది తక్కువేం లేదు మ్యాడమ్ మీరు హోల్సేల్గా ఒక ఐదారు కిలోలు తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది మీకు ఇవాళ రేట్లైతే అలా ఉన్నాయి మీరు రండి మ్యాడమ్ వస్తే మీము క మీ తీసుకునే ఐటెమ్స్ని బట్టి చూసి డిస్కౌంట్ ఇచ్చి డిస్కౌంట్ చేసి ఇస్తాం మరి

ఓకే మ్యాడమ్ అన్నీ మా దగ్గర ఫ్రెష్ ఐటెమ్సే ఉంటాయి కానీ రేట్ మాత్రం మీరు మ్యాడమ్ని అడిగి తెలుసుకోవాలి మీరు రండి మీరు వస్తే మేము మీకు చూపిస్తాం ఫ్రూట్స్ ఇంకా వేరే అంటే ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్ కర్బూజ ఇంకా అన్నీ బాగా వేరే వేరే ఫ్రూట్స్ బాగున్నాయి ఓకే ఇక దానిమ్మ అంటే ఇక టూ హండ్రెడ్ కేజీ టూ హండ్రెడ్ అంటే మీకు లాస్టుకు వన్ ఎయిటీ పడుతుందండి వన్ ఎయిటీ పడుతుంది గ్రేప్స్ కూడా వన్ ట్వంటీ నడుస్తుంది ఒక హండ్రెడ్ ఇస్తారు హండ్రెడ్ ఇస్తారు మ్యాంగోస్ మ్యాంగోస్ రీసెంట్గానే వచ్చాయి మ్యాంగోస్ కూడా కేజీ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది దాంట్లో మీకు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయినా ఇస్తారు ఇగ సీసన్ కదా మ్యాడమ్ సమ్మర్ అందరు ఫ్రూట్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు తింటారు రేట్స్ వస్తే అట్లా ఉంటాయి ఓకే ఓకే ఓకే ఏది ఇమ్మన్నారు మ్యాడమ్ మ్యాంగోస్ దానిమ్మ గ్రేప్స్ గ్రేప్స్ ఓకే సపోటా జామకాయ జామకాయలు కొంచెం తక్కువగా ఉన్నాయి స్టాక్ ఈవినింగ్ వరకు వచ్చేస్తది మ్యాడమ్ అండ్ జామకాయ రేటు కేజీ టూ ఫిఫ్టీ పడుతుందండి మ్యాడమ్ జామకాయ కొంచెం రేట్ ఎక్కువుంది ఎందుకంటే తక్కువ సీసన్ బట్టే ఈ సీసన్లో తక్కువ దొరుకుతాయి కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి మ్యాడమ్ అందులో కొన్ని కొన్ని పెద్ద సైజ్ ఉన్నాయి కొన్ని చిన్న సైజ్ ఉన్నాయి కానీ కొంచెం ఈవెనింగ్ వరకు వస్తాయి ఇప్పుడు లేదు స్టాక్ మీరు ఈవినింగ్ వరకు వచ్చేసే వరకు వస్తాయి ముందే కాల్ చేసి రండి మ్యాడమ్ ఇదే నెంబర్ మాది కాల్ చేసి వస్తే మేము అరెంజ్ చేస్తాం మీరు తీసుకెళ్ళొచ్చు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మేము డిస్కౌంట్ కూడా ఇస్తాం మ్యాడమ్ ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్